హా చెప్పండి మ్యామ్ హా చెప్పండి నమస్తే ఓకే మేడం పక్క మ్యామ్ చూపించగలము మీరు చెప్పాలి మ్యామ్ ఎప్పుడు అంటే డేట్స్ చెప్తే ఆ డేట్స్ మా ట్రావెల్స్ ఏమైనా ఫ్రీ ఉన్నాయో లేవో చెప్తాము ఒక ఫైవ్ డేస్ ఓకే మ్యామ్ ఎంతమంది ఎంత మందంటే పెద్ద కారా లేదా ఒకే సింగిలేనా ఓకే మేడం ఎక్కడెక్కడకో చెప్పండి ఏ టైమ్స్లో ఉంటారో అంటే అంటే మీరెక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళాలి ఫైవ్ డేస్ అలా అంటారా ఓకే అంటే మరి పెర్ డేకి టూ థౌజండ్ మేమే పెట్రోల్ని అన్ని మేమే చేసుకుంటాము మీ దగ్గర మనీ ఏమి ఎక్స్ట్రాగా తీసుకోము అలా పెర్ డేకి టూ థౌజండ్ అంటే మొత్తం ఫైవ్ డేస్కి టెన్ థౌజండ్ అవుతుంది ఓకేనా మేడం లేదు మేడం అవి మీరు వేరేగా చూసుకోవాలి ఓన్లీ మాది ఓన్లీ తీసుకువెళ్ళి తీసుకురావడమే అదొక్కటే అంటే తీసుకువెళ్తాము ఫుడ్ దగ్గరికి మేము తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తాము రెస్టారెంట్ అవును కదా మేడం ఓకే మీరు ఒటిపి షేర్ చెయ్యండి నేను కంఫర్మ్ చేసుకుంటాను సరే మేడం థ్యా